మనకు గర్వకారణమైన చారిత్రక ఘట్టం ఏమిటంటే అది మొదట చెప్పుకునేది స్వాతంత్య్ర పోరాటం మనకి స్వాతంత్య్ర పోరాటం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగష్టు పదహైదవ తేదీన వచ్చింది ఈ స్వా అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని ఏలుతున్నారు అప్పట్లో మన రైతులకి వెట్టి చాకిరీ చేయించి వాళ్ళ దగ్గర భూమి సిస్తు పన్ను సిస్తూ అన్ని వసూలు చేసి అలాంటివన్నీ చేసేవాళ్ళు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మనకి చానా హింసలు పెట్టేవాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల మన దేశంలో కొంతమంది నాయకులు ఆవిర్భవించి మన దేశానికీ స్వాతంత్య్రం కావాలని ఎన్నో పోరాటాలు చేశారు ఆ పోరాటం అంటే మన దేశానికీ స్వాతంత్య్రం రావాలి అని ఎంతో మంది నాయకులు కూడగట్టుకుని మనకి స్వాతంత్య్రం తెచ్చి పెట్టారు వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే మహాత్మ గాంధీ జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్ లాలాలజపతిరాయ్ బాలగంగాధర్ తిలక్ దుర్గాబాయ్ దేశముఖ్ సద్దాం హుస్సేన్ భగత్ సింగ్ ఇలా ఎంతో మంది మన దేశ నాయకులు ఉన్నారు వీరే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు అంటే వెనక కూడా చాలా మంది ఉన్నారు మథర్ థెరిస్సా దుర్గాబాయ్ దేశముఖ్ అంబేద్కర్ అంబే వీళ్ళలో చాలా ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే అంబేద్కర్ మనకి స్వాతంత్య్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగష్టు పదహైదవ తేదీన వచ్చింది తరువాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం అంటే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ముఖ్ అతి ముఖ్యమైన ఘట్టం ముఖ్యమైనది ఏమిటంటే గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే ఈ గణతంత్ర ది ఏమిటంటే దీనిలో మన రాజ్యంగంలో ప్రతి ఒక పౌరుడు వాళ్ళకి కావలసిన హక్కులు విధులు వాళ్ళకు కావలసిన హక్కులు దీంట్లో పొందు పరిచారన్నమాట వాళ్ళ యొక్క హక్కులు విధులు అన్నీ ప్రతి ఒక్క పౌరుడు తన విధిని నిర్వర్తించడానికి ఈ సమాజంలో రాజ్యంగంలో కొన్ని హక్కులు విధులను పొందుపరిచారు ఇది దీనికి నాయకుడు ఎవరంటే డాక్టర్ బీఆర్ బీఆర్ అంబేద్కర్ ఈయన గణతంత్ర దినోత్సవ నాయకునిగా ఈయనకి ముఖ్యమైన విధిని నిర్వర్తించాడు అంబేద్కర్ అంతేకాకుండా వీరే కాకుండా ఎంతోమంది దేశ నాయకులు మన స్వాతంత్యం కోసం ఎంతో కష్టపడి పోరాడారు దీంట్లో కొన్ని ఉద్యమాలు కూడా జరిగేవి అహింస ఉద్యమము దిండి గల్ ఉద్యమము ఉప్పు సత్యాగ్రహము అనేవి చాలా ఉద్యమాలు జరిగేవి స్వాతంత్య్రం కోసం అంతే కాకుండా ఎంతోమంది నాయకులు మన స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి ఎంతోమంది జైళ్ళకు కూడా వెళ్ళారు అంతే కాకుండా కొంతమంది నాయకులు పోరాటంలో తుది శ్వాసను కూడా విడిచారన్నమాట మనకి ఎంతోమంది దేశ నాయకులు తుది శ్వాసలు విడిచిన తర్వాత మళ్ళీ మనకు స్వాతంత్య్రం తెచ్చి పెట్టారు అది స్వాతంత్య్ర దినోత్సవం అది ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగష్టు పదిహేను